తెలుగు భాషపై సంస్కృతం మరియు ఇంగ్లీషు వంటి వేరే భాషల ప్రభావం చాలా ఘననీయమైనది సంస్కృతం సంస్కృతం తెలుగు భాషపై అత్యంత ప్రభావవంతమైన భాష తెలుగు సాహిత్యం వ్యాకరణం భాషాశాత్రం మారియు శాస్త్రీయ సాహిత్యంపై సంస్కృతం యొక్క ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది తెలుగులోని అనేక ప్రముఖ కవులు రచయితలు మరియు శాస్త్రవేతలు సంస్కృతంలో శిక్షణ పొందరు ఈ కారణంగా తెలుగులోని అనేక పదాలు పదభందాలు మరియు భాషానిర్మాణలు సంస్కృతం నుండి తీసుకోబడ్డాయి ఉదాహరణకు తెలుగులోని అనేక సాంప్రదాయాక పదాలు సంస్కృతం నుండి తీసుకోబడ్డాయి వీటిలో తల్లి తండ్రి దేవుడు భూమి ఆకాశం మరియు సూర్యుడు వంటివి ఉన్నాయి అలాగే అనేక తెలుగు పదభందాలు సంస్కృతం నుండి తీసుకోబడ్డాయి వీటిలో నమస్కారం ధన్యవాదాలు క్షమించండి దయచేసి మరియు అవును వంటివి ఉన్నాయి అంతేకాకుండా తెలుగులోని అనేక భాషానిర్మాణాలు సంస్కృతం నుండి తీసుకోబడ్డాయి ఇంగ్లీష్ బ్రిటిష్ పాలనలో తెలుగు భాషపై ఇంగ్లీష్ యొక్క ప్రభావం పెరిగింది ఇంగ్లీషు భాషా పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర సంస్థలలో ఇంగ్లీషు భాష వాడకం పెరిగింది ఈ కారణంగా తెలుగులో అనేక ఇంగ్లీషు పదాలు మరియు పదభందాలు ప్రవేశించాయి ఉదాహరణకు తెలుగులో అనేక ఆదునిక పదాలు ఇంగ్లీషు నుండి తీసుకోబడ్డాయి వీటిలో కంప్యూటర్ టెలివిజన్ ఆటోమొబైల్ అంతరిక్షం మరియు ఇంటర్నెట్ వంటివి ఉన్నాయి అలాగే అనేక తెలుగు పదభందాలు ఇంగ్లీషు నుండి తీసుకోబడ్డాయి వీటిలో ఐ లవ్ యు గూగుల్ ఫేసుబుక్ మరియు ట్విటర్ ట్విట్టర్ వంటివి ఉన్నాయి అంతేకాకుండా అనేక తెలుగు పదాలు మరియు పదభందాలు ఇంగ్లీషు నుండి అనువదించబడ్డాయి వీటిలో లేటర్ కమ్మ్యూనికేషన్ డెవలప్మెంట్ మరియు సైన్స్ వంటివి ఉన్నాయి తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం మరోవైపు తెలుగు భాష కూడా ఇతరభాషలపై తన ప్రభవాన్నీ చూపించింది తెలుగు భాషనుండి తీసుకోబడిన అనేక పదాలు మరియు పదభందాలు ఇతర ద్రావిడ భాషలలో కనిపిస్తాయి అలాగే తెలుగు భాష నుండి తీసుకొనబడిన అనేక పదాలు మరియు పదభందాలు హిందీ మరియు ఇతర భారతీయ భాషలలో కనిపిస్తాయి ముగింపు సంస్కృతం మరియు ఇంగ్లీష్ వంటి ఇతర భాషల ప్రభావం తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి మరియు సంవృద్ధి చేయడానికి సహాయపడుతుంది ఈ భాషలనుండి తీసుకోబడిన పదాలు పదభందాలు మరియు భాషానిర్మాణాలు తెలుగు భాషను మరింత శక్తివంతంగా మరియు సమగ్రంగా చేశాయి